మా ఇంటి దగ్గరలో ఉన్న నది సరస్సు జలాశయం శుభ్రపరుచుదాం అంటే అది సరిగ్గా నిర్వహించబడటం లేదు ఆ చిన్న కాలువని ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెత్తను తియ్యడానికి రావడం లేదు అది రోజు రోజుకి మరీ దారుణంగా తయారవుతుంది ఈ జల చేపలు పట్టడం చెయ్యవచ్చా అంటే అది చేపలు పట్టడానికి అనుకూలంగా ఉండదు ఎందుకంటే అక్కడ చాలా అశుభ్రమైన వాసన వస్తుంది చేపలు పట్టడానికి వీలుగా ఉండదు మేము ఎటువంటి కరువు వరద సమస్యలను ఎదుర్కోలేదు